మనం నీటిలో ఈత కొట్టేటప్పుడు కొన్ని పాటించాలి ఫస్ట్ నీటి లోతు ఎంతుంది ఈత మనం కొట్టగలమా నీళ్ళు ఎక్కువగా ఉన్నాయా ఎలా ఉన్నాయని తెలుసుకోవాలి నీళ్ళల్లోకి దిగినాక నీటి లోతు తెలుసుకొని ఒకవేళ లోతు ఎక్కువ ఉంటే కొంచెం మనం బయటికి ఉండి ఈత కొట్టుకోవాలి లేదు అని లోపలికి వెళ్తామంటే నీళ్ళు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం లోపలికి ఊపిరాడకుండా అయ్యే క్షణాలు కూడా ఉంటాయి అంతే కాకుండా కొంచెం నీళ్ళల్లో ఉంటే ఏం ప్రమాదాలు ఉండవు కాకపోతే మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకోవాలి పెద్ద నీటి ప్రదేశాలు ఉండేటప్పుడు మనమక్కడ ఈత కొట్టడానికి ఎలాగైనా సరే వెళ్ళినప్పుడు మనం మన జాగ్రత్తలు తీసుకోవాలి ఎలా అంటే లోతు వరకు వెళ్ళకుండా బయటే ఉండి ఈత కొట్టుకోవాలి ఈత వచ్చినా సరే లోతెక్కువ లోతు ఎక్కువ ఉన్నప్పుడు మనమేం చేయలేం లోపలికెల్పోతాం అలాగే లోపల కొంచెం జారే ప్లేస్లుంటాయి అంటే నీళ్ళు వచ్చి వచ్చి పోయి వచ్చి పోయి అక్కడ ఆల్గే అనేది ఏర్పడుతుంది అక్కడ మనం ఆల్గే ఉన్నప్పుడు మనం జారి పడే అవకాశాలుంటాయి అలాగే కాకుండా నీళ్ళు నోట్లోకి ముక్కులోకి వెళ్ళిపోయినప్పుడు మనకు ఊపిరి అనేది ఆడదు ఎక్కువ లోతు వెళ్ళి ఇవన్నీ ప్రమాదాలు తెచ్చుకోవడం కంటే బయట ఉండి మంచిగా నీటిలో ఈత కొట్టుకోవడం మంచిది అంతే కాకుండా నీటి కొంచెమే ఉంది కదా ఇప్పుడేం అలలు వస్తలేవు కదా అని లోపలికి వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఉంటే అలలు ఎప్పుడు పెద్దగా వస్తాయి ఎప్పుడు చిన్నగా వస్తాయో మనకు తెలియదు అలా అలల్లో మనం కూడా కొట్టుకుపోతాం నీటి మధ్యలోకి వెళ్ళినాకా అల ఒక్కటేసారిగా వచ్చి నిన్ను తీసుకెళ్ళిపోతే ఎవరేం చేయలేరు అలాంటప్పుడు నూ నీటిలో ఎక్కువ దూరం వెళ్ళకుండా మీ వాళ్ళతోని దగ్గరలోనే ఉండి ఈత కొట్టడం నీటిలో ఆడుకోడం చెయ్యాలి ఈత అనేది కొంచెం కష్టమే వచ్చిన వాళ్ళకి అయినా సరే రాకపోయిన వాళ్ళకైనా సరే నీటిలో ఉన్నప్పుడు మనం పాటించాలి జాగ్రత్తలు నీళ్ళతోనే కదా మనం ఆడుకునేది ఏం కాదు అని అనుకుంటే ఆ నీళ్ళే మనని ముంచేస్తాయి నీళ్ళల్లో ఎక్కువ లోపలికి వెళ్ళిపోతే ఆ నీళ్ళనేది మన ముక్కులోకి అలా వెళ్ళిపోయి ఊపిరాడకుండా చేస్తాయి జారిపడితే అనవసరమైన దెబ్బలు జారిపడిన కాలు అలా మడతపడడం అలాంటివి జరుగుతాయి నీళ్ళు ఉన్నచోట జాగ్రత్తగా నడవాలి ఎక్కువ దూరం లోతు వెళ్ళకుండా దగ్గరగా ఉండి ఆడుకోవాలి చిన్నపిలల్ని నీటి దగ్గరికి వెళ్ళకుండా పెద్ద వాళ్ళతోనే ఉండి ఆ నీటి ఈతను చూపించాలి వాతావరణం చూపించడం తప్పేం కాదు కానీ పిల్లల్ని ఇలా దూరంగా ఉంచి ఆడిపియ్యాలి లోతేం లేదు కదా అని మనం నీళ్ళలోకి దిగితే ఆ నీళ్ళు ఒక్కటే సరిగా మనని నీళ్ళలోపి నీళ్ళ లోపలికి తీసుకెళ్ళిపోతాయి ఈత కొట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి